ఏం లేదమ్మా సుబ్రహ్మణ్యం ఇందాకే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు అమ్మ నాకు ఏం లేదమ్మా మన కాలేజ్ని టాప్ టెన్ యూనివర్సిటీల్లో ఒకటి చేయాలమ్మా ప్రయత్నించడం కాదమ్మా అవ్వాలమ్మా అది అవ్వడానికి మీకు ఏమైనా మా సహకారాలు కావాలా ఏమైనా చెప్తే మేము ఏమైనా హెల్ప్ చేస్తాము అమ్మా మీకు చూడండమ్మా స్టాఫ్ స్టాఫ్ కావాల్తే ఇంకా ఇస్తాము ఆ అందరిని అందరిని రిక్రూట్ చేసుకోండి లాబ్స్ కావాలి అంటే మనం లాప్టాప్ తీసుకుందాము మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము మన కాలేజ్ మటుకు టాప్ టెన్ లోకి రావాలి ఇంకేం కావాలో చెప్పండి చెయ్యండమ్మా బాగా చెయ్యండి మేము కూడా రిస్క్ లో మేము కూడా కమ్యూనిటీ తీసుకోస్తామని ప్రయత్నిస్తామమ్మా మేము కూడా మీకు సహకారం అందిస్తాం